ధరణి అండా మాట్లాడేది నేను ఐడియల్ కాలేజ్ ప్రిన్సిపల్నమ్మ మాట్లాడేది అంటే బీబీఏ జాయిన్ అవుతానని కౌన్సిలింగ్లో పెట్టావు కదా బీబీఏకి ఇంటర్వ్యూ జరుగుతుందమ్మ కాలేజ్లో ట్వంటీ సెకండ్ని ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది మార్నింగ్ నైన్ టు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ జరుగుతుంది టైమింగ్స్ వచ్చి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్స్ తీసుకురావాలి అంటే మార్క్ లిస్ట్ టిసి ఎక్సెట్రా ఒరిజినల్స్ అన్ని తీసుకురామ్మ అవును ఒరిజినల్స్ అని తీసుకుని వస్తే మేము చెక్ చేసి ఇంటర్వ్యూ కనుక నువ్వు పాస్ అయితే నీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక రెజ్యూమ్ రెడీ చేసుకుని రామ్మా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా

సబ్మిట్ అది ఇప్పుడేం కాదమ్మా జాయిన్ అయినప్పుడు సబ్మిట్ చేస్తారు ఇది యాక్చువలి ఇంటర్వ్యూనే కదా ఇంటర్వ్యూ కనుక నువ్వు క్రాక్ చేస్తే అప్పుడు మేము సబ్మిట్ చేయించుకుంటాము ఫీజు ఆడమా ఇయర్లీ థర్టీ థౌజండ్ అవుతుంది వితౌట్ ఎగ్జామినేషన్ ఫీజు అవి అవి మళ్ళీ ఎక్స్ట్రా అవుతాయి అలాగే మీరు

వెహికల్స్ అవి కూడా మీరు కావాలంటే వాటికి ఎక్స్ట్రా అవుతుంది మరి హాస్టల్ మీరు హాస్టలా డే స్కాలరా హాస్టల్ ఫీజామ్మ హాస్టల్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది ఫుడ్ అది మేమే ప్రొవైడ్ చేస్తాము ఏంటి ఆ ఆరోజు చెప్తామండి రిజల్ట్ మీకు మెయిల్కి వస్తుంది రిజల్ట్ ఆ మెయిల్కి వస్తుంది చెక్ చేసుకోవాలి మీరు ఆన్ టైం ఉండేలా చూస్కోండి ఉంటానమ్మ